హలో ఎవరు చెప్పండి అవునండి లేదండి ఇక్కడ మాకు సర్వర్ కొద్దిగా ఆలస్యమైంది మేము ఇంకో కనెక్ట్ చేసి ఇస్తామండి ఏమనుకోవద్దండీ సరిచేస్తామండి చేస్తామండి ఇక్కడ సర్వర్ మనది కొద్దిగా ఉన్నారు కొంత సమయం అవుతుంది చేస్తాం రెడీలు చేస్తామండి బాగుంటుంది ఫుడ్ కూడా చెప్తాం అండి వంట చేసేవాళ్ళకి మేము చెప్తామండి బాగుంటుంది మేము చెప్తామండి వాళ్ళతో సర్వర్ దగ్గర మేము చెప్తామండి మేము ఊరు వెళ్ళామండి కొద్దిగా ఇబ్బంది అయ్యింది మేము సరి చూసి చెప్తామండి సర్లేండి మేము చెప్తామండి వాళ్ళని పిలిపించి మేము చెప్తామండి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అక్కడ మేము స స దాన్ని బట్టి మేము శ్రద్ద వహిస్తామండీ సర్లే అండి మేము రెడీ చేస్తాము రాదండి రాదండి తెప్పిస్తామండి మీరు ఆర్డర్ చేసిందంతా మేము తెప్పిస్తామండి ఏం మీరు ఇబ్బంది పడొద్దండి మేము తెప్పిస్తాం అండి వాళ్ళు నెగ్లెట్గా లేరండి వాళ్ళ చెప్తామండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కరెక్టే నండి చేస్తామండి చేస్తామండి చేస్తామండి మేము చేస్తామండి మీకు ఏ ఏం కావాలో ఆ ఆ యొక్క అ అవసరాన్ని బట్టి మీరు తీసుకొనే అవగాహన మీకు బ మీరు కష్టపడొద్దండి